హలో డెలివరీ కంపెనీ ఏనా అండి నేను ఫుడ్ ఆర్డర్ చేసాను అండి ఒక అరగంట ముందు మయూరి హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసాను అయితే అక్కడ ఆర్డర్ బయలుదేరిందని చెప్పారు కానీ నాకు ఇక్కడ ఆర్డర్ వచ్చింది నాకు అని చూపిస్తుంది నోటిఫికేషన్ వచ్చింది నాకు అయితే ఫుడ్ అయితే రాలేదు అండి నాకు ఆర్డర్ అయితే ఎవ్వరు తెచ్చి ఇవ్వలేదు కానీ నాకు మెసేజ్ అయితే ఆర్డరూ అందింది అని చూపిస్తుంది మరి నాకు మీరు ఒకసారి చెక్ చేసి చెబుతారా అండి అవునండి నాకు వచ్చింది అని చెప్పుతుంది మెసేజ్ అయితే వచ్చేసింది అని వచ్చింది మెసేజ్ కానీ నాకైతే ఫుడ్ ఎవరు తెచ్చివ్వలేదు అండి ఇంకా నేను చేసిన ఆర్డర్ అయితే నాకు రాలేదు మరి వేరే వాళ్ళకి వెళ్ళిందా ఏంటి అయ్యిందో ఒకసారి కనుక్కొని చెబుతారా నాకు అయితే ఆర్డర్ రాలేదు నోటిఫికేషన్ అయితే వచ్చింది అని వస్తుంది మీరు కొంచెం చూసి నాకు చెప్పండి అవునండి ఒకే థాంక్ యూ అండి